నమస్తే దుర్గమ్మగారు బాగున్నారా ఏం చేస్తున్నారండి ఏంటీ ఈ మధ్య అసలు కనిపించట్లేదు అవునా ఏ ఏ ఊర్లేంటి పెద్ద తిరుపతి బాగుంటుంది అంటారంట కదా నేను విన్నాను చాలా సార్లు

అదే అక్కడ జంతువులు ఇవన్నీ కూడా చాలా ఉంటాయని చెప్పి విన్నాను నేను ఇంకా ఏ ఇంకా అలాంటి ఆధ్యాత్మికమైన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయండి దుర్గమ్మ గారు అవును అన్నవరం ప్ర సత్యనారాయణ స్వామి గారి ప్రసాదం ఏదో బాగుంటుందని కూడా అంటారు విన్నాను అవును ఇప్పుడు దసరా కదా దసరా ఉత్సవాలు బాగా చేస్తారేమో కదా మేమూ మేరీ మాతా ఉత్సవాలు జరిగినప్పుడు ఇలా గౌరిపట్నమనీ విజయవాడ గొనగలనీ గట్రా వెళ్తూ ఉంటాము బా జరుగుతాయండి ఇంకే వెళ్లామండి ఈ మధ్యకాలంలోనే మా పిల్లల పిల్లలకీ తలనీలాలు గట్రా ఇవ్వడానికి అక్కడికే వెళ్లొస్తాం ఎప్పుడూను ఈ సారి మీరు మళ్లీ వెళ్లేటప్పుడు మమ్మల్ని కూడా పిలిస్తే నేను రావడానికి ప్రయత్నిస్తానండి దుర్గమ్మగారు సరేనండి చాలా ధన్యవాదాలండి